నేను ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడే కాలం వేసవి కాలం వేసవిలో వాతావరణం వెచ్చగా ఉంటుంది మరియు పర్యటించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి వేసవిలో నేను నా కుటుంబాలు మరియు నా స్నేహితులతో సమయం గడపడానికి కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి సరదాగా గడపడానికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను వేసవిలో ప్రయాణం చేయడానికి వాతావరణం వెచ్చగా ఉండడం ఒక కారణం వేసవిలో వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది మేము బయటకి గడపడానికి అన్వేషించడానికి అనుకూలంగా ఉంటుంది ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం కంటే ఆలా బయటకి వెళ్లి చల్లదనాన్ని ఆస్వాదించడం కోసం నేను ప్రయాణం చేయడానికి వేసవి కాలంని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను వేసవి కాలంలో పర్యాటక ప్రదేశాలు కూడా తెరిచి ఉంటాయి అలాగే వాటి ప్రవేశ రుసుములు కూడా తగ్గిస్తారు అలాగే వేసవి కాలంలో పిల్లలకు అందరికీ సెలవులు ఆ సమయంలో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడూ ఇంట్లో ఉండడానికే కాకుండా బయటకి వెళ్ళడానికి ఇష్టపడతారు వేసవిలో కొత్త ప్రదేశాలని అన్వేషించడానికి ప్రయాణాలు చేస్తారు ఇది మా ప్రపంచ దృక్పథాన్ని విస్తరించడానికి కొత్త సంస్కృతులు తెలుసుకోవడానికి ఓ గొప్ప మార్గం